చెప్పండి మేడం

ఓకే మేడం ఓకే మేడం మేడం మా దగ్గర ఇప్పుడు మీ దగ్గర పర్ఫెక్ట్ ప్లానింగ్ డిజైన్ ఉంది అంటే ఆ డిజైన్తో కలిపి మేము రేట్ తీసుకుంటాం మేడం లేదు మేమే డిజైన్ చేయాలి అని అంటే మేము డిజైన్ చేసి ఇస్తాం మీకు నచ్చితే దాని ప్రకారం బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇస్తాం మేడం మే ఓకే మేడం ఓకే మేడం త్రీ త్రీ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ టూ ఫ్లోర్స్లో డిజైన్ చేయమంటారా మేడం ఓ ఓకే మేడం త్రీ బెడ్రూమ్సు అటాచ్డ్ బాత్రూమ్సు హాలు కిచెన్ వస్తాయి మేడం ఓకే మీ ల్యాండ్ బట్టి బాల్కనీ ఎక్స్టెన్షన్ ఉంటుంది మేడం అవును మేడం ప్యాకేజీ పరంగా అయితే ఇప్పుడు సపోస్ డబల్ బెడ్రూమ్కి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంటుంది మేడం ఇది త్రిబుల్ బెడ్రూమ్ ప్లస్ టూ ఫ్లోర్స్ అని అంటున్నారు కాబట్టి అరౌండ్ సిక్టీ అవచ్చు మేడం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యేవరకు టోటల్ ప్లాన్ ప్రకారం చేసి ఇస్తాం మేడం డిజైనింగ్ వర్క్ అంతా మాదే ఉంటుంది మేడం తర్వాత పెయింటింగ్ అది ఇది అంతా మీదే ఉంటుంది మేడం చూసుకుంటాం మేడం ల్యాండ్ చూసుకుని దాన్ని దాని ప్రకారం ప్లాన్ గీసి ఇస్తాం మేడం అది మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే దాని ప్రకారం బడ్జెట్ అనేది రౌండ్ ఫిగర్ క్లా క్లారిటీ ఇస్తాం మేడం మీకు టెన్ వరకు అలా వస్తాం మేడం ఓకే మేడం మేము వచ్చే ముందు మీకు కాల్ చేస్తాం ఓకే మేడం